నమస్కారం అండి వచ్చే వారంలో మా అక్క గారి పెండ్లి ఉంది దానికి నాకు జుట్టు వేయాలి ఎప్పుడు వేసేలాగ కాకుండా కొత్తగా ఉండాలి నాకు సరే అండి నా జుట్టు రింగులు రింగులుగా ఉంటుంది జుట్టు విరగబోస్తే బాగుంటుందా అండి అంటే నేను కొప్పు పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను కానీ నాది చిన్న వయస్సు కాబట్టి కొప్పు వద్దు ఏమో అని అనుకుంటున్నాను జడ బిళ్ళలు పెట్టుకుంటే ఎంత అండి జడ బిళ్ళలు పెట్టుకుంటే ఎంత నాకు జడబిళ్ళలు కావాలి కాకపోతే గుత్త పదిహేను వందలు వద్దండి కొంచెం తక్కువ చేయండి వారం క్రితం నేను చేయించుకున్నాను అండి దానికి వెయ్యి రూపాయలు తీస్తున్నారు మీరు పదిహేను వందలు చెప్తున్నారు దానికి తోడు వచ్చే వారం మూడో తారీఖు అండి సరే అండి మీరు నోట్ చేసుకోండి ధన్యవాదములు అండి మీకు మళ్ళీ ఒకసారి సరే అండి వస్తాము ధన్యవాదములు అండి